ప్రస్తుత కాలంలో సాంకేతికతంగా అభివృద్ధి చెందటం టెక్నాలజీ పెరగటం వలన యువత అనేది ఎక్కువగా చదువుకోవటం వలన విదేశీ కంపెనీలు ఎక్కువుగా రావటం వలన సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలు ఎక్కువుగా నిర్మాణం జరగటం వలన ఇప్పుడు తెలుగు భాషను కొంచెం తక్కువుగా వాడుతున్నారు అంతేకాకున్న ఇంగ్లీష్ భాష అనేది చాల ఎక్కువుగా వాడుతున్నారు ఇప్పుడు ఉద్యోగాలు అన్నీ కూడా ఇంగ్లీష్ భాష అతి ముఖ్యమైనది ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ఇంగ్లీష్ మాట్లాడితేనే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయిలు కాని వివిధ రకాల ఉద్యోగాలు కాని ప్రైవేట్ ఉద్యోగాలు అన్నీ కూడ ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు అందువలన తెలుగు భాష నేర్చుకునేవారు చాలా తక్కువుగా ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు అందరు కూడా ఎక్కువుగా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు ఇంగ్లీష్ భాష అనేది తెలుగు భాష పై చాలా అత్యధికంగా ప్రభావం చూపిస్తుంది